వ్యవసాయం కోసం అయితే మాకు ప్రభుత్వం నుంచి బ్యాంక్ బ్యాంక్ నుంచి మాకు లక్ష రూపాయలు మొన్న లోన్ తీసుకున్నాము అలాగే చాలా రుణాలు వస్తాయి డ్వాక్రాకి సంబంధించి కూడా మాకు ఎక్కువ రుణాలు అయితే వస్తాయి డ్వాక్రాలో పర్సనల్గా లోన్ ఇప్పిస్తారు పది లక్షల రూపాయలు నుం యాభై యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు వరకు ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి మేము ఎక్కడికైనా రుణాలు అనేవి తీసుకోగలుగుతాము రుణాలును మేము తీసుకునేటప్పుడు మా డీటెయిల్స్ అన్ని ఇవ్వగలుగుతాం ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో మా పొలం ఎంత ఉంది పొలం ఎంత మేము ఎంతగా పండిస్తున్నాము వ్యవసాయం గురించి లోన్స్ అయితే మాకు ఇవ్వటం జరుగుతుంది ఇంకా మేమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే మేము మందులు అవి కొనడానికి మాకు డబ్బులు కావాలి కనుక అందుకని మేము వ్యవసాయం కోసం ఇంకా లోన్ తీసుకోవాలనుకుంటున్నాం